నా మతం నాకు సమాజ సేవ గురించి బోధిస్తుంది నేను క్రీస్తు మతాన్ని పాటిస్తున్నాను నా క్రీస్తు మతం సమాజ సేవ యొక్క పద్ధతులు నేర్పిస్తుంది సమాజంతో ఎలా కలిసి మెలిసి ఉండాలో చెబుతుంది సమాజం ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకనగా మనం ఒక్క వ్యక్తిగతం సమాజంగా కాదు ఒక్క వ్యక్తిగతమైన మనిషి అలాంటి మనుషులు ఒక నలుగురైదుగురు కలిస్తే ఒక కుటుంబం అలాంటి కుటుంబాలు ఒక పది కలిస్తే ఒక సమాజం అలాంటి సమాజం నీ బలం సేవ చేయడం వల్ల మన గౌరవం ఇంకా పెరుగుతుంది సమాజంలో వృద్ధులు ముసలి వాళ్ళు రోగులు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా రోగాలతో బాధపడే వాళ్ళు సమస్యలతో బాధపడే వాళ్ళకి మనం సహాయం చేయాలి ప్రేమగా ఆదరించాలి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలను ఇవ్వాలి తినడానికి తిండి లేనివారికి తిండినివ్వాలి ఉండడానికి నివాసం లేని వారికి నివాసాన్ని కల్పించాలి రోగంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలి వైద్యం కావాల్సిన వైద్యం అందించాలి చదువుకోడానికి ఏమీ లేని వారికి చదువునందించే పరికరాలను ఇవ్వాలి ఇలా మనం చేయాలంటే ఎన్నో సమాజ సేవలు ఉన్నాయి ముసలివారు రోడ్డు దాటుతున్నప్పుడు వాళ్లకి రోడ్డు దాటేయడానికి మనం సహాయం చేయాలి ఇంకా చిన్న పిల్లలని మనం ఎత్తుకొని దాటించాలి ముద్దాడాలి ప్రేమగా చూసుకోవాలి పెదవులతో మాట చెప్పడం కాదు చేతులతో సహాయాన్ని చేయడం ద్వారా మనం మంచి ప్రేమను ఆప్యాయతను వాళ్ళకి అందించడం ద్వారా సమాజ సేవ చేసినట్లు అవుతుంది సమాజసేవ అంటే కేవలం సహాయం చేయడమే కాదు ప్రేమగా రెండు మాటలు మాట్లాడినా చాలు వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళ కష్టానష్టాల్లో మనం పాలుపంచుకున్నట్లయితే వారికి మనం సహాయం చేసిన వారు అవుతాం వాళ్లకు మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం ఒక మదర్ తెరిసా ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చి కూడా భారతదేశంలో ఉన్న రోగులకు ఎంతో సహాయం చేసింది ఎంతో సేవ చేసింది వాళ్ళ కోసం పాటుపడింది వాళ్ళు వాంతులు చేసుకుంటూ ఉంటే తన అరచేతిలో పట్టుకొని మరి వాళ్లకి సేవ చేసింది అలాంటి మహాత్ములు మన దేశంలో ఉన్నారు మనం కూడా వాళ్ళవలే సమాజ సేవ చేస్తూ గౌరవ ప్రతిష్టను సంపాదించుకోవాలి